మొక్కలకు సంబంధించి పదార్థాలు వాడి తయారు చేసే వాటిని క్రియేటివిటీ క్రియేటివ్గా చేసేదాన్ని హస్తకళలు అంటారు హస్త ఇవన్నీ హస్తకళల కిందకి వస్తాయి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన హస్తకళల్లో డోక్రా అనేది ఒకటి

ఎక్కువ గ్రామీణ కళల్లో ఉంటాయి పల్లెల్లోనే ఎక్కువ ఈ హస్తకళలను చేస్తా తయారు చేస్తూ ఉంటారు పురాతన నాగరికతల నుంచి మానవులు వివిధ రకాలమైన అవసరాల కోసం వీటిని కనుగొంటూ వస్తున్నారు కొన్ని కళలు అయితే శతాబ్దాల నుంచి ఉన్నాయి అంతకు ముందు కేవలం కొన్ని ప్రాంతాలకే పరితం పరిమితమైన కళలను ఆధారంగా చేసుకొని విస్తరించిన కళలు కూడా ఉన్నాయి హస్తకళల్లో చాలావరకు ప్రకృతితో లభించే సహజ సిద్ధమైన పదార్థాలే వాడతారు వాటిలో సాంప్రదాయత పదార్థాలు కూడా వాడుతున్నారు ఇవన్నీ ఇలాంటివంత ఈ హస్తకళలు వాటిని ఈ ఎక్కువ అమ్మడం ద్వారా మన మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది మన పూర్వీకులు చేసే పనిని మనం ఇలా ప్రోత్సహించాలి